ఓకే ఓకే లేదండి నేను అంటే ఇప్పుడు మీరు చేస్తారు కదా ఒకవేళ మీరుకు ఆన్లైన్లో చేయమంటే ఇప్పుడు ఆన్లైన్లో చేసేస్తాను ఇప్పుడు ఆన్లైన్లో చేయమంటారా అంటే చెప్తా అంటే ఏ బస్ స్టాండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ చెప్తారా హైదరాబాద్ నుండి ఓకే ఏ సీయా నాన్ ఏ సీయా అండి ఏ సీలోనా ఓకే అండి నేనంటే ఇప్పుడు ఒక పని చేస్తానండి ఒకవేళ మీరు కన్ఫర్మ్గా చెప్తే ఏమిటి అంటే నేను ఇక్కడ బుక్ చేస్తాను మీరు బస్ ఎక్కేముందు మీ టిక్కెట్ తీసుకొని పేమెంట్ చేసుకోవచ్చు ఇలా చేయమంటారా ఓకే ఎంతమందండి వెళ్ళేవి ఒక్కళ్ళేనా ఓకే మీ పేరు చెప్పండి షేక్ షాకిరా అంటే ఇక్కడ ఏ టైమ్కి చేయమంటారు మేడమ్ నైట్ ఎనిమిదింటికా ఓకే పదిన్నర అవుతుందండి పదిన్నర పదకొండు అవుతుంది ఓకే మేము చూస్తామండి ఎనిమిదింటికి ఆపుతామండి ఒక్క నిమిషం ఉండండి నేను చూస్తున్నాను ఎనిమిదింటికి ఏ సీ బస్సు ఉందోలేదో ఒక్క నిమిషం మేడమ్ ఇక్కడ ఎనిమిదింటికి అయితే ఏ సీ బస్ లేదు ఎనిమిదిన్నర తొమ్మిదిన్నరకి ఉంది మరి ఏది చేయమంటారు మేడమ్ ఎనిమిదిన్నరకి చేయమంటారా ఓకే ఎక్కడ ఎక్కుతారు మీరు ఒకళ్ళే కదా ఓకే షేక్ షాకీరా మీ ఏజ్ మేడమ్ నలభై సంవత్సరాలు విండో సీట్ కావాలా లేకపోతే నార్మల్ సీటా మేడమ్ విండో సీట్ ఓకే ఎక్కడి నుంచి వస్తారు మేడమ్ టీ వీ ఉంది వాటర్ బాటిల్ ఇస్తామండి మధ్యలో ఉప్పల్లో ఎక్కుతారా ఘట్కేసర్లో ఎక్కుతారా మేడమ్ ఉప్పల్లో ఎక్కుతారా ఓకే అండి నేను మీ టిక్కెట్ బుక్ చేస్తున్నాను మీ పేరు మీద మీరు బస్సు ఎక్కే ముందు టిక్కెట్ తీసుకొని అక్కడ పేమెంట్ చేసేయండి ఓకే అండి థ్యాంక్ యూ